హలో షూస్ షాప్ వాళ్ళే మాట్లాడుతున్నారా మీ దగ్గర సెవెన్ సైజ్ షూస్ ఉన్నాయా మీ దగ్గర ఏ బ్రాండెడ్ ఉన్నాయి ఓకే బాటాలో సెవెన్ సైజ్ షూస్కి కాస్ట్ ఎంత థర్టీన్ హండ్రెడ్ మీకు లైక్ మీ దాట్లో డిస్కౌంట్స్ ఉన్నాయా ఏదన్నా ఫైవ్ పర్సెంటా లైక్ హోమ్ టు డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయా మీ దగ్గర అవునా డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతుంది ఫూడ్ డెలివరీ ఆప్షన్స్ లేవా మీ దాంట్లో ఓకే దగ్గర అవేమి అవసం లేదు కాని పార్టీ వేర్ షూస్ ఉన్నాయా మీ దగ్గర ఓకే ఏ సైజెస్ ఉన్నాయి పార్టీ వేర్ షూస్లో ఫైవ్ నంబర్ సైజ్ ఉందా దాని కాస్ట్ ఎంత పడుతుంది వాటి ఫైవ్ నెంబర్ సైజ్ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే ఓకే అండి మీకు లైక్ వేరే ఇన్ఫర్మేషన్ కోసం తర్వాత కాల్ చేస్తాను ఓకే బాయ్